చాలా మంది కుటుంబ వ్యవసాయంలో చేస్తున్నప్పటికీ మాము ఎంచుకునే వ్యవసాయం చేసుకూడదని ఎంచుకున్నట్లు కనిపిస్తే దేని గురించైనా మేము వినపడే విధంగే ఉంటాము కానీ ఏ విధంగా చేసేవంటివి కాము ఎందుకంటే వ్యవసాయం అనేది మా చ మా నైపుణ్యత వ్యవసాయం అనేది మా కార్యక్రమము వ్యవసాయం అనేది మా రూపిన్యత ఎందుకంటే మేం వ్యవసాయం చేస్తేనే ఇతరులకు ఇతరులకు సహాయపడే విధంగా మేము ఎంచుకుంటాం వ్యవసాయంలో ఉన్నప్పటికీ ఏ విధంగానైనా వ్యవసాయం చేసుకునేవారము ఎందుకంటే మేము కష్టపడితే మా కొడుకులు రుణపడి ఉంటారని మా తల్లిదండ్రులు ఒప్పించేవారంగా మమ్మల్ని అప్పుడు అప్పట్లోనే ఎంచుకున్నారు వీరు కష్టపడకూడదని వీరు వ్యవసాయం అనేది చాలా విధంగా గొప్పతనంగా ఉండేది ఏ విధంగా వ్యవసాయం చేసినప్పటికి కూడా మమ్మల్ని సాధించే వారిగా ఉండేవారు ఎందుకంటే వ్యవసాయం చాలా నైపుణ్యం కలిగి ఉండేది ఏదైనా కళ కానీ నైపుణ్యం చేసేటప్పుడు కానీ దాని విధంగా మేము చేసేటప్పటికి నైపుణ్యంగా చేస్తాము ఏ విధంగా కష్టపడకుండా మా తల్లిదండ్రులను పెంచేవారు వ్యవసాయంలోనే మమ్మల్ని రూపించే విధంగా మమ్మల్ని చూపించేవారు ఎందుకంటే నైపుణ్యం చాలా విలువైనది ఏ విధంగా నైపుణ్యం చేసుకుంటారో తెలియదు కానీ మా ప్రాంతాల్లో మా పరిస్థితుల్లో మా చేనులల్లో ఉన్నటువంటి పొలాల్లో ఉన్నటువంటి నైపుణ్యం చాలా మంచి గొప్పది ఎందుకంటే మేము కష్టపడితేనే అని మా తల్లిదండ్రులు మమ్మల్ని చదివించేవారు నైపుణ్యం చేసుంచేవారు ఎందుకంటే మా పొలాల్లో ఉన్నటువంటి ఎకరాలలో ఏ పని చేసినా అసలు ఎండలకు తట్టుకోలేక తట్టుకోలేకపోతున్నప్పటికీ మా తల్లిదండ్రులు మమ్మల్ని దూరించేవారు

లేదా ఎద్దుల బండి తెచ్చేది లేదా ఎద్దుల బండికి ఎత్తేది ఎద్దుల బండికి తెప్పించేది అదే విధంగా ఉండేవాళ్ళము కానీ ఏ విధంగా చేసేవాళ్ళము కాదు ఎందుకంటే ధైర్య విధంగా మమ్మల్ని చూపించేవారే కానీ చేయించే వారుగా ఉన్నఅట్లా మమ్మల్ని మా తల్లిదండ్రులు పెంచేవారు ఏదైనా కని కానీ ముందుండి వ్యవసాయం ప్రాంతాలను చూపించే వారిగా కానీ మమ్మల్ని చేయించేవారు కారు ఎందుకంటే మీరు బాగా చదువుకోవాలి బాగా ఉండాలని మా తల్లిదండ్రులు ఆసక్తితోనే పెంచారు కానీ ఏ ఏవిధంగా మమ్మల్ని పెంచలేదు ఎందుకంటే నైపుణ్యం కలిగి ఉండాలి కానీ నైపుణ్యం లేకపోతే ఉండకూడదని మమ్మల్ని పెంచేవారు వ్యవసాయంలో ఏ కూడదని పలు విషయాల్లో ఏ నైపుణ్య విషయాల్లో కూడా మమ్మల్ని చూపించేవారు కాకుండా ధైర్యం చెప్పేవారే గానీ మమ్మల్ని దూషించేవారుగా లేరు ఎందుకంటే వ్యవసాయంలో చేస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా ఏదైనా పొలాల్లో పని ఉందిరా నాన్న అంటే మేం దిగేవాళ్ళం కాదు ఎందుకంటే మమ్మల్ని అప్పుడే వాళ్ళు ఎంచుకున్నారు వ్యవసాయం చాలా రొక్కాడితే రెక్క ఆడదు అని చెప్పేవాళ్ళు ఎందుకంటే కష్టపడితేనే రేపొద్దున్న కుసోని తింటాం అనేవాళ్ళు కూడా మమ్మల్ని చూపించేవారుగానే ఉంటారు ఎందుకంటే వ్యవసాయం ప్రాంతం ముఖ్యంగా ఏమిటికి వ్యవసాయంలో చూపించుకుంటారంటే వారు ప్రస్తుతానికి ఉన్నటువంటి ఉల్లిగడ్డ కానీ మిరపకాయ్ కానీ టమాటా కానీ రైస్ కానీ అదే విధంగా చిక్కుడుకాయ కానీ అట్లా వ్యవసాయ ఉండేటువంటి ప్రాంతాల్లో చాలా మార్కెటింగ్ తక్కువగా ఉండేటప్పుడు కూడా అసలు నష్టం వచ్చినా కష్టం వచ్చినా దాన్ని మాత్రం విడిచే మా తల్లిదండ్రులు ఒప్పించేవారు మాకి ఎందుకంటే దాని మీదే మేం బతికి ఆధారపడేవాళ్ళం నైపుణ్యత ఉండేవాళ్ళం నైపుణ్యత చేసేవాళ్ళం అని కూడా మేము ఒప్పించుకుంటాం కానీ దాని విధంగా మేము చేయలేం ఎందుకంటే మా తల్లిదండ్రులు మాకు ఇచ్చేటువంటి వ్యవసాయంను చేయకూడదని చేస్తునటువంటి పనుల విషయంలో చేస్తునటువంటి దేని గురించి విషయంలో మీరు ఏం మాటలు పడకుండా చాలామంది కూడా తమ కుటుంబ వ్యవసాయంలో చేస్తున్నప్పటికి తాము వ్యవసాయంలో చేయకూడదని పనులు ఏమన్నా ఉంటే అసల్కి మమ్మల్ని దగ్గర రానిచ్చేవారు కూడా కాదు ఎందుకంటే వ్యవసాయమనేది చాలా కష్టంరా చాలా ఇష్టంరా ఎందుకంటే ఏ విధంగా వేస్ట చేసిన ఏ విధంగా కష్ట చేసిన రొక్కాడదు అనేవాళ్ళు ఎందుకంటే వ్యవసాయమనేది చాలా మంచిది ఎందుకంటే వ్యవసాయంలో ఉన్నటువంటి వ్యవసాయం లేకుంటే మనం తినలేము మనం ఉండలేము ఎందుకంటే అన్ని విధాలుగా పండించేది వ్యవసాయాలే వ్యవసాయాలే అదే విధంగా ప్రాముఖ్యతంగా వ్యవసాయంలో ఉన్నటువంటి చాలామంది ముసలి వాళ్ళు ఎక్కువగా ప్రార్థనత చేసేవాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు ఎందుకంటే అదే విధంగా మమ్మలను పెంచేవారు ప్రార్థనత చూపేవారు ఎందుకంటే ఏ దానికి విధంగా కానీ మమ్మల్ని చూపించకుండా మమ్మల్ని రాపించే విధంగా కానీ ఉంటారు కానీ మమ్మల్ని చూపించే విధంగా ఉండరు ఏ దానికైనా కానీ మమ్మల్ని ముందుంచే నడిపిస్తారు కానీ ఈ విధంగా మమ్మల్ని నడిపించారు ఎందుకంటే వ్యవసాయం అనేది చాలా మాకు మంచిది మేము వ్యవసాయంతోనే నడుస్తాం మేం వ్యవసాయంతోనే ఉంటాం మేం వ్యవసాయం లేకుండా ఎక్కడికి పోము అనేవారు ఉన్న మా తల్లిదండ్రులు మమ్మల్ని ఒప్పించేవారు ఎందుకంటే మా వ్యవసాయంలో చాలా విధంగా గొప్పవాళ్ళు మా తాత ముత్తాతలు వాళ్ళు పెట్టినటువంటి పరిస్థితులు విషయాలు పరిస్థితులు జాబు విషయాల్లో కనెక్టింగ్ విషయాల్లో మమ్మల్ని పెంచేవారు ఎందుకంటే దాని గురించి చెప్పాలంటే అసలకి ఆ వ్యవసాయం గురించి చెప్పాలంటే లోతు ఎంతో ఉంటారు లోతు పోతూ ఉంటేనే లోతు తెలుస్తుంది అదే విధంగా ఆ విధంగా మా వ్యవస్థాయలో ఉన్నాయి ఎందుకంటే మా వ్యవస్థాయిలో ఉన్నటువంటి ప్రతీ విషయాలలో కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఎండ విషయాల్లో వాన విషయాల్లో ఏదైనా కానీ చేసుకుంటూ పోతుంటేనే మన వ్యవసాయం అనేది మనకు తెలుస్తుంది ఏదైనా విధంగా మనం వ్యవసాయం ఇది లేదు అది లేదు ఇది అయిపోయింది ఇది అయిపోయింది మందు తేవాలా నీళ్ళు కట్టాలా అది కట్టాలి ఇది కట్టాలంటే ఊరికే చెప్తే మాత్రం పని కాదు ఎందుకంటే వ్యవసాయంలో ఉన్నది వారికి ఆ వ్యవసాయం గురించి తెలుస్తుంది ఎందుకంటే వ్యవసాయం అనేది చాలా మందికి ఇష్టం ఉండవచ్చు ఇష్టం లేకపోవచ్చు ఎందుకంటే వ్యవసాయం గురించి చాలా విధంగా ప్రాధాన్యత గావించేవారు దాని విధంగానే మేం వ్యవసాయం చేసేవారం వ్యవసాయం లేకుంటేనే మేం చాలామందిని తమ కుటుంబాల వ్యవసంగా పెంచేవారము అసలుకి ప్రాముఖ్యత ఏమంటే మాము మాము వ్యవసాయం గురించే ఉంటాము వ్యవసాయంకి లోబడి ఉంటామని మా తల్లిదండ్రులు మాకు ఒప్పించేవారు ఈ వ్యవసాయం ప్రాముఖ్యత ఏమి కలిగి ఉంటారంటే మేము వ్యవసాయం లేకుంటే మేం చనిపోతాం ఇక వారికి కూడా వాళ్ళు తెచ్చుకున్నారు వ్యవసాయం లేకుంటే మేం ఏమి చేయాలా మేం ఏం పనులు చేయాలా అనేవారు కూడా ఉన్నారు అట్లే విధంగా మమ్మల్ని మా తల్లిదండ్రులు పెంచి మా తల్లిదండ్రులు వ్యవసాయంకి లోబడి ఉన్నారని నేను తెలియజేస్తున్నాను